విక్టరీ రెస్టారెంట్ రావులపాలమే కదండి మాట్లాడేది నా పేరు మురళి అండి నేను మీ రెస్టారెంట్ నుంచి ఆహార పదార్థాలు ఆర్డర్ పెట్టానండి ఇందాక ముందు ఒక అరగంట క్రితం అవి ఏమిటంటే ఒక చికెన్ ధమ్ బిర్యానీ వెజ్ ఫ్రైడ్రైస్ నూడిల్స్ అలాగే వెజ్ ఫ్రైడ్రైస్తో పాటు మేము మంచురియా ఒకటి ఒక లీటర్ బాటిల్ తంసప్ ఒకటి ఆర్డర్ పెట్టామండి కానీ మేము పెట్టిన తర్వాత మేము చూసుకోకుండా పెట్టాము జనం ఎక్కువ ఉన్నారేమో అనుకుని పెట్టాను మా ఇంట్లో అంత మంది లేరు చుట్టాలు వెళ్ళిపోయారు కాబట్టి నేను నా ఆర్డర్ని కొంచెం తగ్గించాలనుకుంటున్నాను నేను పెట్టిన ఆహార పదార్థాల్లో కొన్ని తీసేయాలనుకుంటున్నాను ఆ చికెన్ మంచురియా ఉంది కదండీ మంచురియా ఒకటిని చికెన్ ధమ్ బిర్యాని తీసేసి వెజ్ ఫ్రైడ్రైస్ నూడిల్సు పంపితే సరిపోతుందండి వెజ్ ఫ్రైడ్రైస్ నూడిల్సు అలాగే కూల్డ్రింక్ నేను తీసేయాలనుకున్న ఐటమ్స్ చెప్పాను కదండి ఏవైతే తీయాలనుకుంటున్నానో అవి ఏమిటంటే చికెన్ దమ్ బిర్యానీ అలాగే మంచూరియా ఆ రెండు కూడా నా ఆర్డర్లో నుంచి తొలగించండి నేను ఇప్పుడు చెప్పిన మూడు మాత్రం పంపితే సరిపోతుంది అవి ఏమిటంటే వెజ్ ఫ్రైడ్రైస్ నూడుల్స్ ఒక కూల్డ్రింక్ ఈ మూడు మాత్రం పంపితే సరిపోతుంది